భారతదేశం రోడ్డు ప్రయాణాలకు ఉత్తమ బైక్ కంపెనీ ఏది అంటే యూనికార్న్ మరియు పల్సర్ ఇవైతే భారతదేశంలో ఉన్న రోడ్లకి సరిపడా కరెక్ట్ సూట్ అవుతాయి కారణం ఏంటి అంటే దీనిలకు స్ప్రింగ్స్ అనేది అవి చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటాయి మా రోడ్లు భారతదేశం రోడ్లన్నీ గుంతలు గుంతలుగా ఉంటాయి కాబట్టి ఈ బైక్స్ బాగా సూట్ అవుతాయి ఏదైనా నిర్దిష్టమైన కంపెనీకి సొంత బైక్లు ఉందా అంటే ఉన్నాయి దానికి దానిలో దాని సొంత నిర్దిష్టమైన కంపెనీ సొంత బైక్లు అనేటివి ఉంటాయి పక్కా ఉన్నాయి ఇ పల్సర్కి కాని యూనికార్న్ కానీ ఇవి చాలా డ్యూరబుల్ అండ్ కంపెక్ట్బుబుల్